నా అబ్బాయికి పుట్టిన తేదీ తప్పుగా పడ్డది పుట్టిన తేదీ మరియు నేము పేరొచ్చేసి తప్పుగా పడ్డ పడింది దాన్ని కనెక్ట్ చే కరెక్ట్గా చెయ్యాలి దానికోసం ఇన్ ఇన్సలెన్ ఫారాన్ని నింపి మీకిస్తాను దయచేసి అన్ని కరెక్ట్ చేసి మాకివ్వండి ప్లీస్